నేను నా చిన్ననాటి నుంచి ఇప్పటి నేనుండే స్థితి వరకు నేను చెప్పాలనుకుంటున్నాను నేను చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మా ఇంటి పక్కనే స్కూలుండేది దాంట్లో నేను చదువుకుంటూ ఉండేదాన్ని నాకు చాలా మంది చిన్నప్పుడే స్నేహితులు ఉండేవారు మా అమ్మ మా నాన్న మా అన్న మా తమ్ముడు నేను మాది ఒక చిన్న కుటుంబము మా అన్న మా తమ్ముడు కూడా నాతో చదివేవారు నేను వాళ్ళ మీద పోటీపడి చదివేదాన్ని నేను చాలా కాగానే ఉంటాను ఎక్కువ అల్లరంటూ ఏమీ చేయను మా అన్న బాగా చదివేస్తాడేమో అని వాడి మీద పోటీతో నేను చదివేదాన్ని తరువాత పది సంవత్సరాలు పూర్తయిపోయింది నాకు మళ్ళీ పదకొండో సంవత్సరము అంటే ఆరో తరగతికి నన్ను హై స్కూల్లో చేర్పించారు హై స్కూల్లో చేర్పించాక అక్కడ నన్ను హాస్టల్లో పెట్టేసారు హాస్టల్ నుంచి స్కూల్కి కొంచెం దూరం అంటే ఒక హాఫ్ కిలోమీటరు ఉంటుంది అక్కడ ఇంక నడిచి వొచ్చిదా అక్కడ చదువుకోవాలా చానామంది హాస్టల్లో నాతో పాటు స్నేహితులు వేరే క్లాసు అక్కవాళ్ళు వీళ్లందురూ ఉండేవాళ్ళు మేము నడిచి లైన్గా వస్తావుంటాం దాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది మేము వస్తూ పోతూ అక్కడ అంగడ్లు అవి ఉంటాయి పప్పులు జామకాయలు రేక్కాయలు ఇవి తీసి తింటూ లైన్లో పోతూ ఉంటాము మళ్ళీ సాయంత్రము హాస్టల్కి పోయి చేరుకుంటాము మాకు స్కూల్లో చాలా మంది టీచర్స్ వాళ్ళు ఉంటారు మాకు చాలా ఇష్టము ఇంకా మేము చూస్తే పదోతరగతి వరకు నేను హై స్కూల్లోనే చదువుకున్నాను హాస్టల్లోనే ఉన్నేను మళ్ళీ పదకొండో తరగతి అంటే కాలేజీ లైఫు నన్ను వేరొక హాస్టల్లో చేర్పిచ్చారు అక్కడ నేను సెకండ్ గ్రూప్ బైపీసీ తీసుకున్నాను హాస్టల్లోనే చదువుతూ ఉన్నేను అక్కడ చూస్తే నాది గవర్నమెంట్ కాలేజీ హాస్టల్ మాత్రం ప్రైవేట్గా ఉన్నాను మా వార్డెన్ మ్యాడము మమ్మల్ని ఉదయకాలమున నాలుగు గంటలకి లేపేస్తుంది లేపేస్తే ఆమెను మేము చాలా వరకు కామెంట్స్ కూడా చేస్తూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళము ఆమె లేపిన తరువాత పేస్ వాష్ చేసుకొని ఇంక ప్రార్ధనలో కూర్చోబెట్టేస్తుంది అది క్రిస్టియన్ హాస్టలు క్రైస్తవులు ఎక్కువమంది అక్కడ ఉంటారు ఇంక ఉదయకాలమే ప్రార్థన చేయాలా చేయకపోతే ఆమె ముఖం మీద నీళ్లు కొట్టేది అక్కడ మేము ప్రార్థన చేసేసి మళ్ళీ మా పనులు మేము చూసుకొని మా కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ మేము కాలేజీకి వెళ్తావుంటాము ఇంకా మనం ఆమె ఒక్కొక్కసారి మెస్ ఫీజ్ కట్టకపోతే చాలా అరుస్తూ ఉంటుంది మేము చెప్తూ ఉంటాము కడతాంలే మ్యామ్ అడ్జస్ట్ చేసుకోండి అనంటే ఆమె చాలా చక్కగా అడ్జస్ట్ చేసుకొని మమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది ఇంకా మళ్ళీ నాకు తరువాత ఇంటర్మీడియేట్ అయిపొయినాక నాకు వివాహము చేసేసారు సెలవులకి ఇంటికి వచ్చాను వచ్చినాక నీకు వివాహము చేస్తామని మా అమ్మ చెప్పారు అప్పటికి నాకు మా నాన్న చనిపోవడం జరిగింది ఇంక మనము నాన్నకూడా లేదే అని వివాహం చేసుకొని వెళ్లిపోయేదే మంచిదని చెప్పి ఒప్పుకొని వివాహము చేసుకున్నాను వివాహము చేసుకున్న తరువాత మా అత్త కుటుంబము అంటే నా భర్త కుటుంబానికి చాలా వరకు పొలాలుంటాయ్ దాంట్లో వ్యవసాయమే చేస్తారు వాళ్ళ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు రెండు ఆవులుంటాది పాలు పితికి ఆవులు ఇక్కడ పాలు పితుక్కొని దాన్ని అమ్మి ఆ డబ్బుతో ఇంక కుటుంబాన్ని పోషించుకుంటూ పంటలు పండిస్తూ మేము పండించే పంటలే ఒక సంవత్సరం వరకు బియ్యం కొట్టుకొని పెట్టుకొని ఆ బియ్యంలో వేపాకు కలిపేసి పెట్టేస్తామండి మూ మూటలు కుట్టి పెట్టెస్తాము ఆ బియ్యమే వాడతా ఉంటాం మళ్ళీ బియ్యం అంగిటి గింగిటికి వెళ్ళము ఆ బియ్యమే తింటాము మళ్ళీ సంవత్సరం తర్వాత ఆరునెల్లకి పంటొచ్చేస్తాది వరి పంట ఇంకా తొందరగా వచ్చే పంటలు కూడా మూడునెల్లకొచ్చే పంటలు కూడా ఉంటుంది ఆ పరి వరి పంటను ఎక్కువగా పండించుకొని మేము అన్నము వాడుతుంటాము చపాతీలు అవి ఎక్కువగా మేము తినము మాది ఒక పల్లెటూరు కాబట్టి ఎక్కువ అన్నానికి మేము ప్రాముఖ్యత ఇస్తాము ఇంకా మనం చూస్తే మేము చాలా వరకు అంగిట్లో పాలప్యాకెట్లు కూడా మేము పోము ఎందుకంటే మాకు ఆవులుంటాయి కాబట్టి ఉదయమైతే పాలిస్తాయి సాయంత్రము పాలిచ్చే పాడి ఆవులు మాకు ఉంటుంది ఇంకా మా అత్తగారి కుటుంభంలో మా ఆడబిడ్డలుంటారు ముగ్గురుంటారు వాళ్లంటే నాకు చాలా ఇష్టము ఒక అమ్మయినా నాకు స్నేహితులైన నాకెవరైనా వాళ్ళే ఇంకా నా భర్తతో కూడా మేము క చాలా వరకు కాలక్షేపము చేస్తూ ఉంటాము వ్యవసాయము మేము బాగా చేస్తూ ఉంటాము వరి పండిస్తాము మామిడి కాయలు పండిస్తాము టమే టెంకాయ చెట్లు ఉంటాయి మా ఇంటికాడ ఆ టెంకాయ చెట్లు కాయలు బాగా కాయకపోతే బాగా కళ్ళు నాటు కళ్ళు అని అది దాన్లో నుంచి తీసేసిన తరువాత ఆ చెట్టుకి ఒక నాలుగు కేజీల నుంచి ఐదు కేజీల వరకు ఒక్కొక్క చెట్టుకి పైకి వె ఎక్కి ఆ చెట్టులో ఉప్పు పోస్తా ఉంటామండీ మనం వాడే అయోడైజెడ్ సాల్ట్ ఆ ఉప్పు పోసినాక ఆ చెట్లనేవి చాలా వరకు కాయలు బాగా కాస్తూ ఉంటుంది ఈ టెంకాయల వల్ల ఇంక మనము టెంకాయ నీరు తాగడము మనకు గ్లూకోస్ లాంటిది కాబట్టి మేము మా ఇంటికాడ టెంకాయ చెట్లు పెంచుకొని ఆ నీళ్లు తాగుతాము టెంకాయలు అమ్ముతాము ఆ టెంకాయలు కొట్టి దాన్ని బాగా ఆ పప్పుల్ని ఎండలో పెట్టి నూనె టెంకాయ నూనె కూడా కొట్టుకోని వచ్చి ఆ టెంకాయ నూనె కూడా మేము వాడుతూ ఉంటాము మేము నూనెలను అంగడికి మేము వెళ్ళము మాది పల్లెటూరు కాబట్టి చాలా వరకు మేము మా ఊర్లోనే ఉండటం జరుగుతూ ఉంటుంది ఇంకా మాకు ఆవులుంటాయి ఈ ఆవులు మేము ఇక్కడ మా దగ్గరలోనే ఆసుపత్రి ఉంటుంది ఆవుల ఆసుపత్రి అక్కడికి వెళ్తే డాక్టర్సు ఇంజక్షన్ వేసి దాని కట్టేదానికి చేసి పంపిస్తారు వస్తే అది ఈనుతుంది ఈనీనాక ఆడ దూడకాని ఈనితే చాలా సంతోషిస్తాం ఎందుకంటే ఇంకా రెట్టింపవుతుంది సంతానమనేది అభివృద్ధి చెందుతుంది మన ఇంటికాడ చాలా ఆవుల మంద ఉంటుందని మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మేకలు కూడా ఉంటాయండి మేక ఈనిన తరువాత మేక ఆ యొక్క పిల్లలకు సరిపోయే అంత పాలు ఇయ్యదు అది కాళ్తో తన్నేస్తూ ఉంటుంది తొలిచూలు కాబట్టి అప్పుడు ఆవు పాలు పితికి దానిని బుడ్డీలో పోసి మేక పిల్లకి పెడుతూ ఉంటాం మేకపిల్లను కూడా కూడా పెంచుతాం ఒక పక్క ఆవు ఒక పక్క మేక కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాం ఇంకా పొలాలకైతే ఈ ఆవు పేడను ఈ మేక పేడను మేము వాడుతూ ఉంటాము మా ఇంట్లో పిల్లి కూడా ఉండేది ఆ పిల్లి పేరు కిట్టీ దాన్ని చాలా ముద్దుగా మేము చూసుకుంటూ ఉంటాం అది దేంట్లో పెడితే దాంట్లో నోరనేది పెట్టదు ఎందుకంటే అది మాతోనే ఉండి అలవాటైపోయింది కాబట్టి అది మాతోనే ఉంటుంది ఇంకా నాకు నలుగురు పిల్లలున్నారు మా ముగ్గురు కుమార్తెలు ఒకే ఒక ముద్దుల బాబు ఆయొక ముగ్గురు కుమార్తెలంటారు వాడికే పెడతావు వాడినే చూస్తావు అంటారు లేదమ్మా నాకు నలుగురు ఒక్కటే అని నేను అంటాను మా పిల్లలు కూడా చదువుతూ ఉండారు పెద్ద పాప తొమ్మిది రెండో పాప ఆరు మూడో పాప నాలుగు మా బాబు ఒకటో తరగతి చదువుకుంటూ ఉండారు మా ఇంటాయన కూడా పని చేస్తూ ఉంటారు మేము మా కుటుంభంలో చాలా వరకు సంతోషంగానే ఉంటాము మా ఇంటి పక్కన ఒక ఒక ప్రాథమిక పాఠశాల ఉండేది దానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టాలి మీరెవరైనా కట్టండి అని చెపితే స్కూల్లో ఛైర్మెన్గా ఎన్నికయ్యి ఆ ప్రహరీ గోడ కట్టాము కట్టి ఆ సార్ వాళ్ళు చాలా అభినందించడం జరిగింది మా ఇంటి పక్కనే స్కూలు స్కూలు పక్కనే చర్చీ దేవాలయం కూడా ఉండేది దాన్లో క్రైస్తవులు ఎక్కువగా వెళ్లేవారు మేము కూడా చర్చకే వెళ్ళేవాళ్ళం మేముకూడా క్రైస్తవులమే మేము చర్చికి వెళ్లి దేవున్ని ఆరాధిస్తూ ఉంటాము మేము క్రైస్తవులు కాబట్టి ఆరాధన సమయంలో ఎవ్వరు ఎ ఎక్క మాటలు కానీ అల్లరి పనులు కానీ చెయ్యరు నెలకు ఒక్కసారి మాకు ఆరాధన అనంతరము భోజనాలు తయారు చేసి మేమే తయారు చేసుకొని మేమే వడ్డించుకుంటూ మేమే తిని అన్నీ మేమే చూసుకుంటామండీ మేము చాలా సంతోషంగా ఉంటాము మా ఆలయము ఒక కుటుంభం లాంటిది మా యొక్క గురువు గారు కూడా మాతో పాటే కుర్చొని తినేవాళ్లు మాతో పలకరిస్తూ సరదాగా మాట్లాడే వాళ్ళు ఇంకా చూస్తే మా ఇంటి పక్కన చాలా కుటుంబాలుంటాయి అంతా మా ఇరుగు పొరుగు వాళ్ళే మేము అమ్మా అక్కా అత్తా అని పిలుచుకుంటూ మేము సంతోషంగా సాగిపోతూ ఉంటాము మాది ఒక పల్లెటూరు కాబట్టి దీనిలో ఎలాంటి ఇబ్బందులనేవి మాకు ఉండదు ఇంకా నాకు స్నేహితులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు నాతో పాటు చదువుకున్న వాళ్ళు వాళ్ళు నాతో పాటే ఉంటారు ఒకల